హలో మేడం నేను మీ స్కూల్ స్టూడెంట్ని మీరు స్కూలు కెరియరు గురించి చెప్తా అన్నారు కదా స్టూడెంట్ కెరియరు గురించి వాళ్ళ గోల్స్ గురించి అంటే ఇప్పుడు మీ స్కూల్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎలాంటి కెరియర్ ఎలాంటి గోల్స్ ఇస్తారు ఎలాంటి గోల్సు అండ్ కెరియర్ ఆపర్చునిటీస్

మేడం

మీరూ ఇప్పుడు ట్యూషన్స్ లాంటివి పెడతారా మేడం మీ స్కూల్లో ఎంతవరకు ఉంటాయి ట్యూషన్స్ మిస్ అయిన క్లాస్కి మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ పెడతారా ఓకే మేడం

సరే ఓకే మేడం థ్యాంక్ యు మేడం